ఆ మ్యామ్ ఫుట్ బాల్ కోచ్ నే మాట్లాడుతున్న చెప్పండి ఆ ఎస్ మ్యామ్ ఎస్ నేను ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ లోనే నేను ఫుట్ బాల్ కోచింగ్ అనేది ఇస్తుంటాను అవును మ్యామ్ నేమ్ చెప్పగలుగుతారా మీ కొలిగ్ వాళ్ళ బాబు పేరు అవును మ్యామ్ సోమంత్ అనే పర్సన్ నా నా కోచింగ్ లోనే ఉన్నాడు మ్యామ్ అండ్ మీ మీకు వాళ్ళను పంపాలంటే డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది మ్యామ్ ఫుట్ బాల్ కి సంబంధించిన ఒక డ్రెస్ కోడ్ షూస్ ఆ మేము అంటే మా ప్రకారంగానైతే అయితే స్పోర్ట్స్ వరకు ఒకటి సపరేట్ గా ఉంటుంది ఫుట్ బాల్ కోసమని అక్కడికెళ్ళి తెచ్చుకోవాలి మ్యామ్ షూస్ కూడా ఉంటాయి ఫుట్ బాల్ కి సపరేటు అండ్ సాక్సెసు అండ్ అలానే ఆ అవును అవును మ్యామ్ అండ్ ఆ స్టార్ట్ అయ్యే సరికి మేమే కోచ్ కోచ్ కాబట్టి ఫోర్ థర్టీ కి వచ్చేస్తాం మ్యామ్ మేము అండ్ స్టూడెంట్ కు చెప్పి ఫైవ్ నుంచి ఫైవ్ టెన్ వరకు ఐతే అందరూ విజిట్ అవుతారు అండ్ సిక్స్ వరకు అయితే ఉంటాం మ్యామ్ ఫిక్స్ అయితే ఉంటుంది మ్యామ్ కోచింగ్ కోచింగ్ ఫీజ్ ఒక టు మంత్స్ ఒక టు మంత్స్ త్రీ మంత్స్ అయితే ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది మ్యామ్ తర్వాత మీ ఆ చేయిస్తాం మ్యామ్ బాడీ ఫిట్నెస్ వాకింగ్ అవన్నీ చూసుకొని మేం చేయిస్తాం మ్యామ్ ఆ ఓకే మ్యామ్ రండి మ్యామ్ ఎప్పుడైనా ఆ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ విజిట్ కి రండి మ్యామ్ గ్రౌండ్ కి అయితే ఓకే మ్యామ్ థ్యాంక్యూ మ్యామ్